మా ప్రాంతంలో పోషకార లోహపం అనేది సాదారణ సమస్య అయితే కాదు ఎందుకంటే మా ఊరిలో ప్రజలందరూ నాణ్యమైన భోజనాన్నే తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మా ప్రాంతంలో అందరూ ఎక్కువుగా వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉంటారు దానివల్ల పోషకార లోపం అనేది మా ఊరిలో తక్కువగా ఉండచ్చు నీటి గురించి వస్తే మా ఊరిలో నీటి సమస్య అనేది ఎక్కువగా లేదు కానీ కొంతవరకూ పర్వాలేదు మా ఊరి నీటిలో సున్నం పార్టికల్స్ అనేవి కొద్ది కొద్దిగా ఉంటాయి వాటర్ని మరిగిస్తే మరిగించి తాగితే పర్వాలేదు మరిగించినప్పుడు ఆ సుద్దం సుద్ద యొక్క పార్టికల్స్ అనేవి అడుగున ఉండిపోతాయి సో దానివల్ల మరిగించి తాగితే చాలా మంచిది ఊరిలో వాటర్ ట్యాంక్ వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటారు మా ఊరిలో సెప్టిక్ ట్యాంక్స్ అవి లేని విధంగా లేని ప్రాంతంలో వాటర్ ట్యాంక్స్ అనేవి ఏర్పరచడం జరిగింది